సాంకేతికతను వాడడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం చాలానే మారింది సామాజిక మధ్యమాల్లో మనుషులు చాలా దగ్గర చేస్తున్నాయి కొన్ని రకాల యాప్సు వాట్సాపు అలాంటివి మనం చాలా దూరంలో ఉన్నా కానీ వాళ్ళు మన సమాచారాన్ని యోగ క్షేమాల్ని తెలుసుకోవటానికి ఆ మాధ్యమాలు ఆ యాప్లు ఉపయోగించి మనలని దగ్గర చేస్తున్నాయి అలాగే దాన్ని నుంచి వచ్చే ప్రతికూల అనుకుత అనుకూలలు కూడా చాలానే ఉన్నాయి ఉదాహరణకి మనం వేరే చోట ఎక్కడో ఉంటే మనం ఈ యాప్లు ఉపయోగించి మనం జనాలతోటి మరియు స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి ఇలా అందరి తోటి మనం ఇంటరాక్ట్ అవుతూ మన చుట్టూ జరిగే విషయాలను తెలుసుకుంటూ అక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఇలాగ చాల విషయాలు మనం తెలుసుకుంటూ తెలుసుకుంటూనే ఉంటూ ఇలాగ అంతా సమాచారాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇలా సాంకేతిక వల్ల మనకు చాలానే ఉపయోగాలు ఉన్నాయి